భవాని పార్లరా ఇక్కడ మా సిస్టర్ది మ్యారేజ్ ఉంది మ్యామ్ ఇట్లా ఫేషియల్ మేకప్ చేయాలి గోల్డ్ పార్లర్ గోల్డ్ ఫేషియల్ చే ఒకే టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు మ్యామ్ ట్వంటీ సెవెన్కి ఉంది మ్యామ్ జూన్ ట్వంటీ సెవెన్కి వెడ్డింగ్ యానివర్సరీ ఓకే డన్ ఆఫర్స్ ఏమీ లేవా మ్యామ్ ఒక్కరికి ఎయిటీన్ హండ్రెడ్ తీసుకుంటారా

కొంచెం చూసి తీసుకోండి మ్యామ్ ఓకే మ్యామ్ ట్వంటీ సెవెన్త్ జాన్ మ్యామ్ ట్వంటీ సెవెన్త్ జూన్ ఒక త్రీ ఫోర్ డేస్ ముందే కావాలి మ్యామ్ ఒక మ్యామ్ బ్రైడ్కి మాత్రం ముందే వన్ డే ముందు చెయ్యండి మ్యామ్ ఓకే మ్యామ్ ఇస్తాం మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్